హలో వినిపిస్తుందా ఓకే మీ షాప్లో ఏమేం బుక్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చా మాకు నవల నాకు ఇంగ్లీష్ అండ్ తెలుగు నవెల్స్ కావాలి స్టోరీ లాంటి నవల కావాలి నార్మల్ స్టోరీ స్టోరీ లాంటి నవెల్స్ కావాలి ద ప్రిన్స్ అండ్ ద పాపర్ ఇలాంటివి ఉంటాయి కదా ఇలాంటివి కావాలి అలాంటివి ఉన్నాయా అలాంటివి కావాలి చరిత్రకి సంబంధించినవి ఎన్ని కాపిసున్నాయో తెలు ఎన్ని కాపిసున్నాయో తెలుసుకోవచ్చా నాకు ఒక ఫిఫ్టీ అలా కావాలి పేమెంట్ ఎలా ముందే చెయాల ముందే చెయాలా హాఫ్ పేమెంట్ చేయాలా రెఫెరెన్స్కి నాకు ఒక బుక్ ఇస్తారా అంటే ఇప్పుడు థర్టీ బుక్స్కి పేమెంట్ చేస్తే థర్టీ బుక్స్ ఇప్పుడు వెంటనే ఇచ్చేస్తారా అదే సరే అండి నేను మళ్ళీ కనుక్కుని చేస్తానండి ధన్యవాదాలు